అమరావతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఉత్సాహంగా ఘనంగా జరుగుతాయి దసరా ఉత్సవాలు ఎనిమిది రోజులు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకరణలో భక్తులు అమ్మవారి దర్శనం ఇస్తారు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అక్కడ సంస్కృతి కార్యకలాపాలు నిర్వహించబడతాయి అంతేకాకుండా భజనలు కీర్తనలు అమ్మవారి యొక్క వాటి అమ్మవారి యొక్క మాలలు ధరించి వాళ్ళు భక్తులు అమ్మవారిని కొలవడం జరుగుతుంది